హలో ము మురళీ మురళీ గారా ఒకే ఒకే మేము ఇప్పుడు మీ మసాజ్ గురించి తెలుసుకోవచ్చా అండి మసాజ్ మీరు ఎలా చేస్తారు మీ యొక్క సెంటర్లో ఎలా ఉంటుంది మసాజులో నాకా అవును సర్ ఓకే ఓకే ఓకే ఓకే ఓకే ఓకే ఏవండి మీరు మసాజు బాడీ మసాజు చేస్తారా లేదా హెడ్ మసాజే చేస్తారా సార్ అదే అదే మీకు హెడ్ మసాజే చేస్తారా లేదా బాడీ మసాజ్ కూడ చేస్తారా సార్ ఎంత ఫీజు ఉంటుంది ఓకే ఓకే సార్ అంతే కాకుండా మీరు ఫేస్ వాషెస్ అలాంటివి ఏమైనా కూడ చేస్తారా సార్ ఓకే సార్ ఓకే ఏమి లేదు సర్ మాకు హెడ్ మసాజ్ చేసుకోవాలి బాడీ మసాజ్ చేసుకోవాలి

అలానే మాకు హెయిర్ కట్ కూడా చేసుకోవాలి సార్ మాకు ఉట్టి ఓన్లీ బాడీ మసాజు హెడ్ మసాజు చాలు సార్ ఎంత పడుతుంది ఓకే ఓకే పేరా సార్ రోహిత్ సార్ బట్ సార్ మా వైఫ్కి అంతా ఏమి అవసరం లేదు మాకు వరకు చేసుకోవచ్చు సార్ రేపు వచ్చి మేము మీ కాంటాక్ట్లో ఉంటాం సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సార్ ఏమి లేదు సార్ ఇది చాల్లే సార్ రేపు వచ్చి మేము అక్కడికి వచ్చి డీటెయిల్గా ఇంకా తెలుసుకుంటాం సార్ థ్యాంక్ యూ ఓకే సార్